నమస్తే మీరు మా కాలేజీలో ఎండి బయోకెమిస్ట్రీ కోర్సుకు ఆసక్తి చూపిస్తున్నారని తెలిసింది మీ గురించి మీరు పరిచయం చేసుకోవచ్చు నమస్తే బాగుంది వర్షిత్ మీరు ఎందుకు బయోకెమిస్ట్రీలో ఎండి చేయాలనుకుంటున్నారు ఓకే చాలా మంచిది మరి మా కాలేజ్ ఎందుకు ఎంచుకున్నారు మీరు

బావుంది వర్షిత్ మా ఎండి బయోకెమిస్ట్రీ కోర్స్ గురించి మీకు ఏమైనా సందేహాలు ఉన్నాయా మా ఎండి బయోకెమిస్ట్రీ కోర్సు మూడు సంవత్సరాల పాటు ఉంటుంది ఇందులో ఆధునిక బయోకెమిస్ట్రీ క్లినికల్ డయాగ్నోస్టిక్స్ మరియు బయోమెడికల్ రిసెర్చ్ వంటి అంశలు ఉన్నాయి ల్యాబ్లో అధనాతన పరికరాలతో సదుపాయంగా ఉన్నాయి పరిశోధనలో పాల్గొడానికి కూడా మంచి అవకాశాలు లభిస్తాయి మీరు నీట్ పీజీ పరక్షల అర్హతి సాధించాలి కౌన్సిలింగ్ ప్రక్రియ ద్వారా ర్యాంక్ ఆధారంగా సీట్లు కేటాయించబడతాయి ప్రభుత్వం ప్రవేశపెట్టె కొన్ని స్కాలర్షిప్లు ఉన్నాయి ముఖ్యంగా ఎస్సి ఎస్టి మరియు ఇతర రిజర్వేషన్ కేటగరీలకు మరిన్ని వివరాల కోసం మీరు మా అడ్మిషన్ డిపార్ట్మెంట్ని సంప్రదించవచ్చు మీ భవిష్యతుకి శుభాకాంక్షలు వర్షిత్ మీరు మా కాలేజీలో చేరాలని మేము ఆశిస్తున్నాం